మనము ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన పనులు ఏమిటంటే మనము పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్తాన నిద్ర లేవాలి బ్రహ్మముహూర్తాన నిద్ర లేవాలంటే బ్రహ్మముహూర్తం అంటే పొద్దున్నే నాలుగు గంటలకు అంతా నిద్ర లేచి కొద్దిసేపు సూర్యోదయాన్నే సూర్యుడు కిరణాల్లో మన శరీరాన్ని తాకేలాగా పది నిమిషాలన్నా ఒక్క ఇరవై నిమిషాలన్నా మనం అటూ ఇటూ తిరగాలి తిరిగాక ఆ సూర్యకిరణాలు మన బాడీని తాకాక విటమిన్స్ అనేటివి వచ్చి మన బాడీకి బాగా తగులుతాయి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది పొద్దున్నే నిద్ర లేయడం వల్ల మనం పనులు కూడా తొందరగా సాగుతాయి లేవగానే ఒక లే ఒక గ్లాస్ వాటర్ నీళ్ళు తీసుకోని తాగాలి తాగిన వెంటనే మనం ఆ నీళ్ళు తాగడం వల్ల మనకి మోషన్స్ అనేది బాగా అవుతుంది బాత్రూంకి బాగా పోగలుగుతాము జీర్ణం కూడా కడుపులో బాగా అవుతుంది ఎక్కువ ఈ హానికరమైన కెమికల్స్ వేసిన ఫుడ్డూ ఆయిలు అలాంటివి తినకూడదు ఫ్రెష్గా పండించిన కూరగాయలు ఆకుకూరలు అలాంటి పాలు అలాంటివి తీసుకుంటే ఆ వాటిలో వచ్చే విటమిన్స్ ఏ బీ అనేటివి మనకి బాగా బాడీకి అందుతాయి అలాగే ఏవైనా తినడానికి ముందు మనం శుభ్రంగా చేతులు కడుక్కోని ఏవైనా తీసుకోని తినాలి అలాగే మట్టిలో కలబెట్టేసి అలా అలా తాకి ఏవంటే అవి ముట్టుకోని చెయ్యి కడుక్కోకుంటా తినకూడదు వాటి ద్వారా మన బాడీలోకి క్రిమిలు అనేది వెళ్ళి కడుపు నొప్పి ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చే అవకాశం ఉంది ప్రతిరోజూ పొద్దున్నే టిఫిను తినడానికి ముందు ఫ్రెష్

వీలైనంతవరకు ఫ్రెష్గా ఉన్న ఫుడ్డే తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు శరీరాన్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా వేడి నీళ్లతోని బాడీ అనేది ఎక్కువ స్నానం చేసుకుంటూ ఉండాలి చలల నీళ్ళ స్నానం కూడా ఎక్కువ చేసుకుంటే జలుబు అలాంటివి వచ్చే అవకాశం ఉంది మీరు తలకి ఎక్కువ ఆయిల్ పెట్టకుండా ఉండకూడదు ఆయిల్ పెట్టాలి లేకపోతే తల నొప్పి తల వెంట్రుకలు రాాలిపోవడం అలాంటి సమస్యలు వస్తాయి ఈ పద్ధతుల తోటి మీరు కాని సక్రమంగా పాటిస్తే వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండగలరు మీరు ఎక్కువ మాట్లా తీసుకునే ఆహారంలో అలవాట్లు మార్చుకుంటే మన శరీరం కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది చెడిపోయిన ఆహారాన్ని ఎప్పుడు తినకూడదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఆహారం అస్సలు తినకూడదు నిల్వ చేసినాటివి ఒకటి రెండో రోజుల కన్నా మించిపోతే వాటిని కూడా మనం తీసుకోకూడదు ఎప్పుడూ కూడా మనం తినే వాటిని శుభ్రం చేసుకోని కడుక్కోని వండుకోని ఫ్రెష్గా తినాలి అట్టి నిల్వ చేసినాటివి కడక్కోకుండా అశుభ్రంగా తింటే రోగాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎప్పుడైనా కూడా పద్ధతి